సార్ నమస్తే సార్ మేము టాటా మోటార్ షోరూం నుంచి మాట్లాడుతున్నాము ఆ సార్ మీరిలాగా ఫ్యామిలీ బడ్జెట్కి కాస్ట్ అడిగితే ఇలాగ ఏదైనా కార్ చూడమని చెప్పేసి మాకు రిక్వెస్ట్ పెట్టారు కదా సార్ మీరు అవును అది సార్ ఇప్పుడు ఆ కార్ మాకు కొత్తగా వచ్చింది సార్ మాకు టాటా నెక్సాన్ అని చెప్పేసి కార్ వచ్చింది సార్ మాకు ఆ కారు కొత్తగా లాంచ్ అయ్యింది ఆ సార్ ఇప్పుడు వచ్చేసి అది ఆ టూ తౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ అది రెండువేల ఇరవై మూడు మోడల్ అది ఆ ఫుల్ ఆ లాస్ట్ సీట్ వరకు ఏసీ ఫెసిలిటీ కూడా ఉంది సార్ మాకు అందులోనే ఆ లాస్ట్ సీట్ వరకు ఏసీ వస్తుంది అది మీకు ఇబ్బంది ఉండదు సో సీట్ కూడా వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ కూడా మీకు తిరుగుతూ ఉంటుంది సార్ ఎప్పుడూ అంటే మీరు ఓన్లీ మనం అంటే ఎప్పుడైనా మనం ఏదైనా కార్స్ వస్తే ఓన్లీ కార్ వచ్చేసి సీట్ వచ్చేసి ఓన్లీ కూర్చునేటట్టు ఉంటుంది సార్ మనకి అంతే కానీ మనం మనం మనం అంటే మనం ఎలాగ మనకి ఎలాగ కావాలంటే అలాగా ఆ చే చేసి తిప్పుకోవచ్చు అది మనకు కావాలంటే మనం ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి అట్లా వెళ్ళినప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది సార్ ఈ కార్ మీకు అలాగే ఫ్యామిలీ కూడా మీరు ఫ్యామిలీతో ఎప్పుడైనా ఎక్కడికైనా టూర్కి గట్రా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా మీకు ఈ కార్ అనేది చాలా చాలా బాగుంటుంది సార్ మీకు అలాగే ఇది వచ్చేసి ఆ సార్ డీజలే సార్ ఇది దీని కెపాసిటీ వచ్చేసి ట్వంటీ ఫోర్ లీటర్స్ డీజల్ కెపాసిటీ సార్ మీకు మైలేజ్ వచ్చేసి ఆ లీటర్కి పదహారు కిలోమీటర్లు ఇస్తుంది సార్ ఇది మ్యాక్సిమమ్ ఇప్పుడు టాటా మోటార్ ఆ టాటా మోటార్స్లో ఏదైతే లాంచ్ అయ్యిందో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు సార్ ఇది ఆ అంతకు మించి మంచి మోడల్ వచ్చింది ఇది అంటే ఓన్లీ మనం టాటా మోటార్స్ మనం చూసినప్పుడు ఓన్లీ ఆ పద్నాలుగు పదిహేను లీటర్లు వచ్చే ఆ కెపాసిటీ ఉండేది లేదంటే మనము ఇలాగ లీటర్కి పదహారుకు పదిహేను పద్నాలుగు వచ్చేది కానీ ఇప్పు ఇప్పుడు వచ్చినదైతే పదహారు పైన వస్తుంది సార్ మీకు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులోనూ కానీ ఇందులోనే మీకు ఏంటంటే బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది సార్ మీకు అంటే మీరు డైరెక్ట్ ఫోన్కి కాని లేకపోతే మీరు మీ ఫోన్లో నుంచే ఈ కార్ అనేది హ్యాండిల్ చెయ్యవచ్చు సార్ మీరు అండ్ మీరు కారు ఎప్పుడైనా ఆ మొత్తం లైవ్ లొకేషన్ మరి అలాగే మీరు ఎక్కడైనా మీరు ఒకవేళ ఆ కింద డోర్ లాక్ వేయడం మర్చిపోయారు అనుకోండి మీరు ఒకవేళ మీరు ఇంట్లోకి వెళ్ళి మీ ఫోన్ ఓపెన్ చేసి కారు కిందున్న కార్ మీరు లాక్ చేసుకోవచ్చు సార్ మీరు ఆ ఓకే ఇంకొకటి ఏంటంటే మీరు ఎక్కడెక్కడ తిరిగారు ఒకవేళ మీ ఫ్రెండ్స్ గాని ఎక్కడైనా కార్ అడుగుతారు సార్ మీరు ఇలా కార్లో వెళ్ళాలి ఇలా మేము బయటకు వెళ్ళాలి అంటారు మీరు అలాంటి టైములో వాళ్ళు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మీరు లైవ్ లొకేషన్ కూడా మీరు బ్లూ ఆ బ్లూటూత్ కనెక్షన్ కూడా ఇందులో ఉంది సార్ ఇది మన కార్లో యాక్టీవేట్ అయిపోతుంది మీకు ఒక యా యాప్ పేరు చెప్తాము ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఫోన్లో మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారు ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నారో అలాగే మీరు ఏ ఎంత వేగంగా వెళ్తున్నారో అని కూడా మీకు ఆ యాప్లో చూపించేస్తుంది అండి మీకు ఒకవేళ మీకు మీ ఫ్రెండ్స్ కాని మీరు కాని ఆ అతివేగంగా వెళ్తే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సార్ మీకు స్లోగా వెళ్ళాలి అని చెప్పేసి ఆ అది టాటా మోటార్స్లో ఆ టాటా మోటార్స్ కంపెనీలో ఇప్పుడు టాటా కంపెనీలు మంచి కార్ మంచి కార్ని లాంచ్ చేశారు సార్ మీకు ఇపుడు మీరు బడ్జెట్ ఎంత పెట్టుకోవాలి అనుకుంటున్నారు సార్ మీరు ఆ ట్వంటీ ఎయిటే మంచిగా వస్తుంది సార్ ఇది అది మనకి ఆ థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పడుతుంది సార్ మనకు కార్ ఇది మీరు కావాలంటే డౌన్ పేమెంట్ ట్వంటీ చేసేసి మీరు కావాలంటే ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంది సార్ మీకు సార్ మీరు ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు ఏం చేస్తారు సార్ బిజినెస్సా అండి ఓకే సార్ అయితే ఐ మీన్ మంత్లీ ఎంత వస్తుంది సార్ మీకు అదే మంత్లీ ఇన్కమ్

పదహారు వేలు ఈఎంఐ పడుతుంది మీకు కరెక్ట్గా నెల రెండో తారీఖు వచ్చినప్పుడికే మీరు ఈఎంఐ అది ఈఎంఐ అనేది కట్టాలి సార్ ఇందులో మీరు ఓకే ఓకే

సార్ మీరు డైరెక్ట్ షోరూంకి వస్తే మీకు మొత్తం అన్నీ ఎక్స్ప్లయిన్ చేస్తాం సార్ మేము ఎలా నడపాలి ఏంటి అస్సలు ఏమున్నాయి ఇంకా మీ ఆ లాంచ్ అయిపోయింది సార్ ఆల్రెడీ లాంచ్ అయిపోయి ఫోర్ డేస్ అయ్యింది ఆ కార్ ఒక మనకి త్రీ అవైలబుల్గా ఉన్నాయి సార్ మనకి మన షోరూంలో ఇప్పడు ఇక్కడ ఆ కలర్ వచ్చేసి బ్లూ ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఒకటి సార్ ఓకే సార్ మీకు మీరు ఏ టైంకి వచ్చిన మా కార్ మాది మార్నింగ్ టెన్ నుంచి ఈవెనింగ్ ఆ ఎయిట్ వరకు మాది అవైలబుల్గా ఉంటుంది సార్ మీకు మొత్తం ఇక్కడున్న మా స్టాఫ్ కూడా మీకు మొత్తం ఎక్స్ప్లయిన్ చేస్తారు కావాలంటే మీరు టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు సార్ మీరు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే అండి ఓకే అండి

ఓకే సార్ థ్యాంక్యూ సార్ ఆ మేముంటాం మేముంటాం అండి ఓకే థ్యాంక్యూ